హలో డాక్టర్గారా అండి నేను పేషెంట్ అండి నాకు కొంచం ఫీవరు వామిటింగ్సు హెడ్డేక్ ఉందండి ఏమన్న సజెస్ట్ చేస్తారా మార్నింగ్ నుంచి ఉందండి మార్నింగ్ కొంచం టిఫిన్ చేశాను మ్యాడమ్ లేదు నాకు నీరసంగా ఉందండి తెలియడం లేదు ఏమి తగ్గట్లేదు ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ లొకేషన్ షేర్ చేయాల ఓకే సరే సరే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్